నేను టీవీ ఆర్డర్ చేసాను హయ్యర్ టీవీని అడ్జస్ట్ చేయడం జరిగింది అయితే ఆర్డర్ అనేది ఖచ్చితమైన సమయంలో వచ్చింది కానీ టీవీ అనేది నేను యాభై ఒకటి ఇంచెస్ ఆర్డర్ చేస్తే ముప్పై రెండు ఇంచెస్ మాత్రమే వచ్చింది దీని గురించి నేను కంప్లైంట్ కూడా చేసాను అంతేకాకుండా దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు యూట్యూబ్ హాట్స్టార్ వంటి ఆన్లైన్ యాప్స్ లేవు ఓన్లీ కేబుల్ ద్వారా మాత్రమే టీవీ వర్క్ చేస్తుంది అదేవిధంగా స్క్రీన్ కూడా స్క్రీన్ రాలేదు సౌండ్ కూడా చాలా తక్కువగా ఉంది పిక్చర్ కూడా క్లారిటీగా రావడం లేదు స్ట్రక్ అయిపోతుంది టీవీ ఆన్ చేసినప్పుడు చాలా సమయం తీసుకుంటుంది అండి నాకైతే మాత్రం అసలు నచ్చలేదండి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే ఓకే అండి థ్యాంక్ యూ అండి